హలో డాక్టర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను

సార్ నాకొంచెం కొద్దిగా జ్వరము కొద్దిగా దగ్గు జలుబు ఉన్నట్టుంది సార్ నాకు ఇప్పుడు ఎండాకాలం కదా సార్ వర్షం ఏమి ఉండదు చన్నీళ్ళతో స్నానం చేశాను సారు చన్నీళ్ళతో స్నానం చేసిన తరువాత మామూలుగా బయటి పదార్థాలు ఇక స్వీట్స్ అలాంటివి తినుబండారాలు తిన్నాము అదే కొద్దిగా గొంతులో నొప్పి కొద్దిగా గొంతు నొప్పి వస్తుంది ఇక్కడ అట్లే మన వొళ్ళు నొప్పులు బాగా ఫుల్గా ఉన్నాయి సార్ దానికి సంబంధం మాత్రలు ఉంటాయా సారు దానికి ఏమైనా మాత్రలుంటాయా సారు ఆ మాత్రలు ఒకసారి మీరు రాస్తే ఆ ఇప్పుడు గొంతునొప్పికి వేడి నీళ్ళు పసుపు వేసుకుని తాగితే ఏమైనా ఫలితముంటుందా సారు తాగి అట్టే ఆ విధంగా బాగా జ్వరమొచ్చినట్టుండి బాగా వొళ్ళు నొప్పులవుతున్నాయి సరే సార్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి మీకేమైనా మర్చిపోయి చెప్పాలనుకున్నవి ఉంటే మళ్ళీ ఒ ఒకసారి దయచేసి ఫోన్ చెయ్యండి సార్ మాకు ధన్యవాదాలు సారు